ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రధాన వార్తా వనరులేవి ఫ్రిన్టు బాడుకాస్టు ఆన్లైన్ సోషల్ మీడియా ఇంటూ ఆకాశవాణి కర్నూలు ఫేస్బుక్ ఆకాశవాణి నెల్లూరు గ్రామీణ ప్రధాన వార్తా వనురులంటే మా విలేజ్లో ఆకాశమే రేడియోకి సంబంధించిన వార్తలు ఉన్నాయి అవి ఫేస్బుక్లో నెల్లూరులో ఉంటుంది అది ఫేస్బుక్ క్లాత్ ఫ్రంట్ బొడ్కాస్ట్ ఆన్లైన్ సోషల్ మీడియాలంటూ అన్నిటి గురించి వార్తా వనరులు చెప్తారు చాలా ఇంపార్టెంటు రేడియో వెనకటి పాతకాలంలో ఉన్న రేడియో ఇప్పుడు చాలా బాగా మంది ఉపయోగించారు వాటిని ఆకాశవాణి రేడియో కేంద్రాలుగా ప్రకటించి మరి చెప్పారు ఇప్పుడు వాటి అవసరం పూర్తిగా తగ్గిపోతుంది రాను రాను అసలు అవి కనిపించడం లేదు ఆకాశవాణి లాంటి న్యూస్ పేపర్లలో న్యూసులలో చదివే వార్తా వనవరులను ఫ్రిన్టులు బ్యాడ్కాస్ట్లో ఆన్లైన్లో షాప్పింగ్స్ చేయడం సోషల్ మీడియాలో చాలా ప్రింటౌట్ అవుతున్నాయి బ్రాడ్కాస్ట్ ఆకాశవాణిలో ని అంటే కర్నూల్లో ఫేస్బుక్లో ఆకాశవాణి నెల్లూరులలో చాలా ఉత్తమంగా ఉంటున్నాయి వాటి గురించి చాలా బాగా చెప్తున్నారు అవి ఇప్పుడు మనకు చాలా ఇబ్బందిగా మారుతు ఇప్పుడు ఏమి లేకుండా చాలా అలవాటు పడుతున్నారు అవి కొత్త రానున్న రోజులులలో చాలా బాగా ఉంటాయని